తెలంగాణ యొక్క సాంస్కృతిక చరిత్రను సంరక్షించడంలో పరిరక్షించడంలో కళలు హస్తకళలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి తెలంగాణలో తరతరాలుగా వస్తున్న కళ హస్తకళ ఆ ప్రాంతపు సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ఈ కళాకారులు తమ కళ ద్వారా తెలంగాణ చరిత్రను సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు కళాకారులకు గుర్తింపునివ్వడం ద్వారా వారిని ప్రోత్సహించడం చాలా మంచిది అవుతుంది కళ హస్తకళ కుటుంబాలను కూడా కాపాడతాయి చాలా కుటుంబాలు తమ జీవన ఉపాధి కోసం ఈ కళపై ఆధారపడతారు ఈ కళను ప్రోత్సహించడం ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకోవచ్చు అలాగే ఈ కళలు యువతకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాయి తెలంగాణ ప్రభుత్వం కళ హస్తకళ ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటుంది కళాకారులకు ఆర్థిక సహాయం అందించడం వారికి శిక్షణ శిక్షణ ఇవ్వడం వారి ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి వంటివి చేస్తుంది ఈ చర్యల ద్వారా తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవచ్చు అలాగే కళాకారులకు కూడా మంచి భవిష్యత్తును అందించవచ్చు